హలో హలో నమస్తే అండి చెప్పండి చూడూ మీ మీ ఫ్యామిలీ ఎన్ని రోజులు స్టే ఓకే అండి మీరు చెప్పండి ఫస్టు అనుకుంటున్నారు తర్వాత చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అన్నీ చూడాలనుకుంటున్నారు కదా ఓకే అండి మీరు త్రీ ఫోర్ టెంపుల్స్ చూడాలంటే కూడా నాకు అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ నంబర్స్ ఇస్తాను ఫస్ట్ మీరు తిరుమలకి వస్తున్నారు కాబట్టి నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి మీకు డీటెయిల్స్ చెప్తాను మీ వయసైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అబోవ్ సిక్స్టీ అలా ఎవరైనా ఉన్నారా వాళ్ళకి మాత్రము డైరెక్ట్గా దర్శనానికి తీసుకెళ్ళిపోతారు మిగతా వాళ్లంతా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అన్నా ఫ్రీ అన్నా మీరు యూజ్ చేసుకుంటారో ఇప్పుడు త్రీ హండ్రెడ్కి ఫ్రీకి పెద్ద తేడా ఉండదు టూ అవర్సు అట్లా కొంచెం దర్శనానికి లేట్ అవుతుంది అంతే మీకు ఆ రూమ్స్ అవైల్బిలిటీ చూస్తానండి మీరు ఏ డేటు కన్ఫర్మ్గా అండి హాట్ వాటర్ వచ్చే లాగే చూస్తాము మంచి రూమ్సే ఉంటాయి డీలక్స్ రూమ్సే మేము చూస్తా మీరు మాత్రం ఎవరెవరు వస్తున్నారు ఎంత మంది వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్సు తర్వాత వచ్చేసి మీ నెంబరు వాట్సాప్ నెంబర్ నుంచి నాకు సెండ్ చేసేయండి నేను రూమ్ అవైల్బిలిటీ చూసి నేను మీకు చెప్తాను రూమ్స్ దొరికాయంటే ఆ మరుసటి రోజే నేను దర్శనానికి రెడీ చేస్తాను మీకు నా నా ఇదే నా వాట్సాప్ నంబరు దీనికి మీ ఆధార్ కార్డ్ అది మాత్రం చాలండి వాళ్ళ ఏజ్ ఏజ్ మాత్రం ఏజ్ కూడా దాంట్లోనే ఉంటుంది మీరు ఒకసారి మెన్షన్ చేయండి వాళ్ళ నేమ్స్ ఏజ్ మెన్షన్ చేసేసి ఆధార్ కార్డు జిరాక్స్ అందరిది మాకు సెండ్ చేసారంటే నేను రూమ్ అవైల్బిలిటీ చూసి నేను మీకు మెసేజ్ చేస్తాను ఓకే అండి ఇంకేమన్నా వివరాలు కావాలా ఆ ఓకే థ్యాంక్ యూ అండి